ఆవుకి గేదకి ఎద్దుకి తేడా ఏంటంటే ఆవు మనం విషమిచ్చినా కూడా స్వచ్ఛమైన పాలనిస్తుంది దాని యొక్క పేడ కానీ మూత్రం కానీ ఎలాంటి క్రిములు రాకుండా రోగాలు రాకుండా మనల్ని కాపాడుతుంది గేదే గేదె పాలు కూడా అన్నింటికీ వాడుకోవచ్చు గేదె పాలు కొంచెం టేస్టీగా ఉంటాయి ఎద్దు మాత్రం ఓన్లీ వ్యవసాయ పనులకు మాత్రమే ఉపయోగించుకుంటాము ఎక్కువ లాభం ఆవు ద్వారా వస్తుంది ఆవులను పెంచేవాళ్ళు రోజూ కష్టపడాలి శుభ్రతను పాటించాలి ఎక్కువ మొత్తంలో సెలవులు ఉంచితే ఇప్పుడు టైం టు టైం ఫుడ్డు పెట్టడం కానివ్వండి వాటిని శుభ్రంగా ఉంచడం కానివ్వండి పాలుపితకడం కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి సెలవులు తీసుకోకూడదు తమిళ ప్రజలు ముఖ్యంగా ఆవును దేవుడిలా కుటుంబ సభ్యుడిలా చూస్తారన్నమాట